హలో హలో గోపి అనే పాలుపెట్టే ఆయనేనా మాట్లాడేది అన్న మీ దగ్గర మేము రోజు పాలు తీసుకుంటు ఉన్నాము ఆవు పాలు బాగా క్వాలిటీగా ఉందని కానీ నీళ్ళు నీళ్ళుగా ఉందన్న బాగా బాగాలేదు పాలు క్వాలిటీగా లేదు కొద్దిగా సరి చూసుకోండి అన్నా లేదంటే మేము ఎవరికైనా కంప్లైంట్ చెయ్యాల్సి వస్తుంది లేదన్నా అలాంటి అబద్దాలు నేను చెప్పను కానీ ఇన్ని రోజులు బాగానే ఉంది ఇప్పుడు గత వారంగానే నీళ్ళు నీళ్ళుగా ఉంది పాలు అందువల్లే చెప్తున్నాను కొద్దిగా సరి చేసుకోండి అన్నా పాలు మీ దగ్గరే కదా మేం ప తీసుకుం తీసుకుంటాము మంచి పేరు ఉంది ఒక వారంగా అలా ఉంది అన్నా సోమవారం నుంచి మీరు మంచిగా చూసుకుని ఇవ్వండి అన్నా మేము మిమ్మల్నే నమ్మి పోసి తీసుకుంటూ ఉంటాము వేరే దగ్గర ఎక్కడ తీసుకోము సరే అన్న సరే అన్న అలాగే అన్న కొద్దిగా చూసుకోండన్నా బాగా పోయిండి సరే అన్న సరే అన్న సరే అన్న